వరంగల్ జిల్లాలోని ఈ ప్రాంతం హాట్ కల్చర్కు ప్రసిద్ధి చెందింది స్థానికులు సాధారణంగా రంగురంగుల దుస్తులు ధరిస్తారు మరియు భారీ డ్రామా డ్రమ్ములపై డప్పులు వాయిద్యం వాడుతారు ఈ కోనసీమ ప్రాంతం ఒక తన అందమైన పచ్చని పొలాలకు ప్రసిద్ధి చెందింది స్థానికులు సాధారణంగా స్థానిక బట్టలను ధరిస్తారు మరియు శుభ సందర్భాలలో డప్పులు వాయిద్యాలు వాడుతారు అలాగే అలహాబాద్ ప్రాంతంలో తన గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది స్థానికులు సాధారణంగా గిరిజన దుస్తుల్ని ధరిస్తారు మరియు డప్పులు నాదస్వరం తబలా వంటి సంగీత వాయిద్యాలు వాడుతారు విశాఖపట్టణ ప్రాంతం తన సముద్ర తీరానికి ప్రసిద్ధి చెందింది స్థానికులు సాధారణంగా తెలుగు దుస్తులు ధరిస్తారు మరియు శుభ సందర్భాలలో వీణ మృదంగం వంటి సంగీత వాయిద్యాలను వాడుతారు ఈ ప్రాంతంలోని ప్రజలు జీవన శైలి మరియు ఆర్థిక కార్యకలాపాలు వారి సాంస్కృతిక లక్షణాలను ప్రభావితం చేస్తాయి అలాగే ఈ ప్రాంతంలోని విద్య మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు చాలా వరకు అభివృద్ధి చెందుతున్నాయి మాధ్యమిక విద్య చాలా ప్రాంతాలలో అందుబాటులో ఉంది అయితే ఉన్నత విద్య కోసం విద్యార్థులు తరచుగా పట్టణాలకు వెళ్ళాల్సి ఉంటుంది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కూడా పరిమితంగా ఉంటాయి మరియు దూరంగా ఉన్న ప్రాంతాలలోని ప్రజలు తరచుగా ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ కోసం పట్టణాలకు వెళ్ళాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల రాష్ట్రం యొక్క సాంస్కృతిక మరియు వారసత్వానికి ఒక ముఖ్యమైన భాగం ఈ ప్రాంతం ప్రజలు తమ సొంత ప్రత్ ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉన్నారు ఇది చాలా గొప్ప విషయం ఇది రాష్ట్రం యొక్క మొత్తం సంస్కృతిని ప్రభావితం చేస్తుంది